ప్రాంతీయ రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఫోటోగ్రఫీ పోటీల్లో నా ఫోటోలు ప్రదర్శించడానికి నేను తీసిన అద్భుతమైన కొన్ని ఫోటోలు అన్ని సందర్భాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా చిత్రాలను ప్రదర్శించడానికి నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను అలాగే నా ఫోటోలను కంపల్సరీగా మీడియా మాధ్యమంలోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనే ఉంచాను దీనికి తగిన గుర్తింపు రావడం వల్ల నా ఫోటోలను ప్రచురించడానికి ప్రాంతీయ రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నాకు అవకాశం కుదిరింది